ప్రతి మానవుడికి ప్రతిభ అనేది ముఖ్యంగా ఉంటుంది వారి యొక్క నైపుణ్యాలు కూడా వారిని వారు పెంచుకుంటు ఉంటారు నా యొక్క అభిప్రాయం యొక్క ప్రతి ఒక్క మానవుడికి మంచి మాటలు నేర్పించడం మరియు ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించడం తెలియచేస్తున్నాను ఈ యొక్క ప్రక్రియలో ఎన్నో అంశాలను ప్రజలకి మంచి మాటల ద్వారా మంచి జ్ఞానాన్ని ప్రదర్శించాలని కోరుకుంటున్నాను ఈ యొక్క నైపుణ్య ప్రక్రియలో ప్రతిభ యొక్క అంశం సమాజం యొక్క సాంఘిక ఆర్థిక వినియోగాన్ని వ్యవహరిస్తు అభివృద్ధి చేకూర్చాలి మరియు పేద ప్రజలకు ఆర్థిక సాయం కోరుకోవాలి అనాథ పిల్లలకు మంచి లక్షణాలతో కూడిన మంచి ఆహారంతో కూడిన మరియు నైపుణ్యాలతో కూడిన ఒక మంచి సాంఘిక శాస్త్రముగా వారిని తీర్చిదిద్దాలి ఈ యొక్క ప్రతిభ నైపుణ్యాన్ని మరియు ఎన్నో అభివృద్ధి మార్పులను చేకూరుస్తు ఉండాలని ప్రతి ఒక్క మానవుడికి ఈ ఒక్క అంశాలు తెలియచేయాలని వారి యొక్క నైపుణ్యాన్ని వినియోగించుకుంటు తదుపరి జీవిత కాలంలో కూడా వారి యొక్క అంశాలని తెలియచేస్తు మరియు వినియోగిస్తు వారి యొక్క ప్రయోగాలని అంశాలను కూడా అభివృద్ధి పరచుకోవాలని ఈ యొక్క అంశాల ద్వారా తెలియచేస్తున్నాను ఈ యొక్క ప్రత్యేక ప్రతిభ అనేది మానవుల్లో ఈ యొక్క మంచి అంశం మరియు వ్యవహారము మరియు రికక్షణ అని కూడా మనము చెప్పుకోవచ్చు ఈ యొక్క వీటి అంశాల కొరకు మరిన్నీ అవకాశాలతో కూడిన చేకూరుస్తు ఈ యొక్క ప్రతిభ అనేది ప్రత్యేక మరియు నైపుణ్యాలతో వ్యవహరించాలని కోరుకుంటున్నాను